ఖచ్చితంగా నా గ్రామీణ సంఘంలో ప్రారంభించబడిన కొన్ని విజయవంతమైన వ్యాపారాలు మరియు వాటిని విజయవంతం చేసిన అంశాలు ఉన్నాయి మా చిన్న పుణ్యక్షేత్రంవద్ద ప్రారంభించబడిన ఒక చిన్న హోటల్ ఈ హోటల్ స్థానికంగా ఉత్పత్తి చేయబడిన ఆహారం మరియు సేవలను అందిస్తుంది ఇది యాత్రికుల నుండి మంచి ప్రతిస్పందనను పొందింది మా గ్రామంలో చా ప్రారంభించబడిన ఒక చేతితో తయారు చేసిన వస్తువుల దుకాణం ఈ దుకాణం స్థానిక కుటీరా పరిశ్రమలనుండి ఉత్పత్తులను అందిస్తుంది ఇది ప్రజల నుండి మంచి ఆదరణ పొందింది మా గ్రామీణ ప్రాంతంలో ప్రారంభించబడిన ఒక చిన్న ఫార్మర్స్ మార్కెట్ ఈ మార్కెట్ స్థానిక రైతులు మరియు కుటీరా పరిశ్రమలనుండి ఉత్పత్తులను అందిస్తుంది ఇది ప్రజలనుండి మంచి ఆదరణ పొందింది ఈ వ్యాపారాలు విజయవంతం కావడానికి అనేక అంశాలు దోహదపడ్డాయి స్థానిక అవసరాలను తీర్చడం ఈ వ్యాపారాలు అన్ని స్థానిక అవసరాలను తీర్చాయి ఇది వాటిని ప్రజలను ఆకర్షణీయంగా చేసింది నాణ్యమైన ఉత్పత్తులు మరియు సేవలు అందించడం ఈ వ్యాపారాలు నాణ్యమైన ఉత్పత్తులు మరియు సేవలను అందించాయి ఇది వాటిని స్థానిక మరియు అంతర్జాతీయ మార్కెట్లో పోటీగా చేసింది స్థానిక ఆర్దిక వ్యవస్థను ప్రోత్సహించడం ఈ వ్యాపారాలు స్థానిక ఆర్దిక వ్యవస్థను ప్రోత్సహించాయి ఇది స్థానిక నిరుద్యోగతను తగ్గించడంలో సహాయపడింది ఈ వ్యాపారాలు స్థానిక సంఘాలకు ఆర్దిక మరియు సామాజిక ప్రయోజనాలను అందించాయి అవి స్థానిక ఉత్పత్తులను మరియు సేవలను ప్రోత్సహించడంలో సహాయపడ్డాయి స్థానిక ఆర్దిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడింది స్థానిక నిరుద్యోతను తగ్గించడంలో సహాయపడ్డాయి మరియు స్థానిక కమ్యూనిటీలకు ఒక స్థిరమైన ఆదాయ వనరును అందించాయి ఈ వ్యాపారాలు ఇతర గ్రామీణ సంఘాలుకు స్పూర్తిదాయకమైన ఉదాహరణలు గ్రామీణ ప్రాంతాలలో విజయవంతమైన వ్యాపారాలను ప్రారంభించడానికి అవకాశాలు చూపుతాయి